హలో అది నేను పెయింటింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాను మీ దగ్గర ఏమన్న పెయింట్స్ ఉన్నాయా అదే నేను మా ఇంటికి వేయా వేయాలి అనుకుంటున్నాను అలాగే బాగుంటే మా రిలే చుట్టాలకు వాళ్ళకు కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను మీ దగ్గర ఎలాంటి కలర్స్ ఉన్నాయి కొంచెం చెప్తారా

అదే అంటే అంటే మేము ఇక్కడ టీవీకి గల వాల్స్ ఇప్పుడు కొత్తగా మంచి డెకరేషన్లాగ గిట్ల కనిపిస్తున్నాయి కదా అలాంటి పెయింట్స్ అలా డెకరేషన్కి అలా అనుకుంటున్నాము అయితే అన్నీ అన్నీ ఉన్నాయా మీ దగ్గర ఓకే ఓ అందుకని మీకు ఫోన్ చేశాను అదే ఇలా కొందరు తెలుసుకున్నాను అన్నమాట అలా అడిగి అనేసరికి మీకు కాల్ చేశాను నేను ఇప్పుడు అంటే ఇప్పుడు మేము ఒకవేళ ఎంతది తీసుకుంటే ఎంత డిస్కౌంట్ ఉంటుందో చెప్పగలరా అలాగే అంటే ఇంకా